హలో ఎవరు అండి ఆ నమస్కారం అండి ఎక్కడ నుంచి చేస్తున్నారు అండి ఆ సరే చెప్పండి మీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి అండి ఆ కంటిలో ఏమైనా పడిందా అండి మరి చెప్పండి ఏంటి అండి మీ ప్రొ మీ సమస్య సరే రేపు రండి హాస్పిటల్కి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తీసే ఉంటుంది అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసి తెచ్చుకోండి మూడు వందలు అండి సరే రేపు హాస్పటల్కి వచ్చాక ఆపరేషన్ ఆ లేదు అంటే కళ్ళజోడు పడుతుందో చూసి చెప్తాను అండి ఇంకా ఏమైనా తలనొప్పి కాని ఇంకా ఏదైనా సమస్య ఉందా అండి అదే అండి ఏదైనా పుల్లముక్క లాంటిది అలా ఏమైనా పడింది ఏమో గమనించుకున్నారా ఆ సరే అండి మరి ఇంకా ఏమైనా సమస్య ఉందా అండి దానికి తోడు సరే రేపు రండి అయితే హాస్పిటల్కి ఇక్కడ ఆ సరే అండి అదే దా మీరు గుర్తించగలరా మా హాస్పిటల్ని ఆ చిరునామా తణుకు అండి తణుకు కప్పల వెంకన్న సెంటర్ మెయిన్ రోడ్డు మీదనే అండి బయటికే ఉం సరే ఇంకా ఏమైనా అడగాలా అండి సరే అండి రేపు రండి